సుదీర్ఘ బైకింగ్ ట్రిప్ అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం ఇది నయ ప్రదేశాలను అన్వేషించే అవకాశం మాత్రమే కాకుండా మన శారీరక మానసిక స్థితిని పరీక్షించే సవాలుగా కూడా ఉంటుంది దీనికోసం తగిన విధంగా సన్నద్ధం కావాలి బైక్ యొక్క ప్రిపరేషన్ సుదీర్ఘ ప్రయాణానికి ముందు బైక్ని మంచి కండీషన్లో ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి సర్వీసింగ్ ఇంజిన్ ఆయిల్ బ్రేకులు టైర్లు క్లచ్ చైన్ స్ప్రాకెట్ మొదలని పూర్తిగా చెక్ చేయించుకోవాలి